నాకు కోడి మాంసం అంటే చాలా ఇష్టం దాన్ని ఫ్రై చేసుకున్న కూర వండుకున్న ఎన్ని రకాలుగా చేసిన కూడా నేను చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే ఇవి ఇందులో చా కోడి మాంసంలో అనేక రకమైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి ఆ ప్రోటీన్స్ వల్ల నాకు కోడి మాంసం తినాలని అనిపిస్తుంది దీనితో పాటు నాకు చేపలు కూడా చాలా ఇష్టం ఇందులో ఫ్యాటీ అమైనో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి నేను వారానికి రెండు సార్లు చేపలు తినడానికి ఇష్టపడతాను అలాగే పాలు ఒకటి ఇష్టపడతాను నేను పాలలో చెప్పలేనటువంటి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా చాలా చాలా రకరకాల అయినటువంటి విటమిన్స్ ఉండడం వల్ల నేను పాలను తాగడానికి ఇష్టపడతాను పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది